ఆ అవునండి మీరు ఏం తీసుకోవాలనుకుంటున్నారు ఓకే అండి ఇంకా ఓకే అండి ఆ ఉన్నాయండి మీరు ఒకసారి వచ్చి స్టోర్ లో కలవండి అది సామ్సంగ్ ఉందండి ఎల్జి ఉంది ఆ ఉందండి సోనీ కూడా ఉంది ఆ అవునండి ఆ అవును అది కూడా ఉందండి అంటే మీరు తీసుకునే దాన్ని బట్టి ఉంటుందండి ఒక థర్టీ థౌసండ్ ఉంటుందండి పట్టి రాకుండా అండి ఫిఫ్టీన్ లో ఉన్నాయండి ఆ ఉన్నాయండి ఆ ఉందండి టెన్ వరకే అండి ఆ ఓకే ఆ చేస్తామండి ఓకే